నమస్కారం అండి ఇది ఈ రోడ్డు ఉంది కదండి ఈ రోడ్డు పట్టుకుని నిదానంగా వెళ్తే మీకు తిరుపతి వత్తదండి ఇప్పుడు ఎక్కడికి మీరు వెళ్ళాల్సింది గుడికేనండి నిజంగా బాగుంటుంది అండి అదీ మీకు ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదండీ ఈ రోడ్డు పట్టుకొని నిదానంగా వెళ్ళిపోతే తిరుపతి వత్తదండి అక్కడ నుంచి మీకు బోర్డ్ కనిపిత్తది అక్కడ నుంచి పదిహేడు కిలోమీటర్లు ఉంటుంది అండి తిరుమల అని కొండ కొండ కూడా మీకు కనిపిత్తది అక్కడ నుంచి కొండపైన ఉంటుంది అండి దేవస్థానం చాలా బాగుంటుదండి ఇది మీకు తెలిసే ఉంటుంది ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి చెందింది ఇది చాలా ఎక్కువ మంది సందర్శకులు వస్తారండి దీనికి ఇంచుమించు సుమారు సంవత్సరానికి నలభై నుంచి యాభై మిలియన్ల సందర్శకులు వస్తూ ఉంటారండి అంత పెద్దదండి ఇది ఇది ఆంధ్రప్రదేశ్లో బాగా ప్రసిద్ధి చెందిన దేవాలయం కదండి మరి ఇ ఇంచుమించు ఎక్కడ నుంచైనా వేరే రాష్ట్రాల నుంచి ఎవరన్నా వస్తే పక్కా హిందువులు పక్కా ఈ చూసే వెళ్తారండి ఈ దేవాలయంలో వేంకటేశ్వరస్వామి గారు ఉంటారండి మీకు తెలిసే ఉంటుంది ఆయన తిరుమల బాల ఆయన్ని తిరుమల బాలాజీ కూడా అని అంటారండి అందుకే ఆ కొండకి తిరుమల అని పిలుస్తారండి ఈ వేంకటేశ్వరస్వామి కలియుగ దైవంగా భావిస్తారండి చాలా మంది ఆయన్ని కోరుకునే కోరికలు తీర్చే దేవుడిగా పేరుగాంచారండి ఆయన ఆయన్ని ఏం కోరుకున్నా జరుగుతాయని చెప్తారండి తిరుమల తిరుపతి దేవస్థానం చాలా ప్రాచీనమైందండి దాని చరిత్ర పది దశాబ్దాలకి చెందింది ఈ దేవాలయం విజయనగరం రాజులగారు పల్లవులు చోళుల వంటి అనేక మంది రాజవంశస్తులు పోషించబడింది ఈ దేవస్థానం పదహారు శతాబ్దంలో కట్టారండి శ్రీకృష్ణదేవరాయల విరాళంగా ఇచ్చి నిధులతో నిర్మించారండి అందుకే ఆయనకి కూడా అంత మంచి పేరు వచ్చింది తిరుమల దేవస్థానం చాలా పెద్దది అండి ఇంకా చాలా విశాలంగా కూడా ఉంటుంది మీరు వెళ్ళినా ఉండడానికి కూడా చాలా మంచి సదుపాయాలు కూడా ఉంటాయండి మీరు అక్కడా దిగులుపడాల్సిన అవసరం కూడా ఏం ఉండదండి అక్కడ చాలా ఆలయాలు గోపురాలు కూడా ఉంటాయి ఈ ఆలయంలో వేంకటేశ్వరస్వామి విగ్రహం అదే నల్ల రంగులో ఉంటుందండి ఆయనకి మొత్తం బంగారం వేసి ఉంటుంది ఈ విగ్రహానికి ఈ విగ్రహం చేతులతో తయారు చేసారండి చెక్కారండి అదండి నాకు తెలిసిందైతే అది ఇంకా

సరేనండి